మాకొక హౌస్ మాకొక హౌసు అవునండి ఇల్లు కట్టాలి వన్ ఒక స్టోర్ ఏ కావాలి అవునండి సరే అయితే ఒక ఎకరంలో నండి ఒక ఎకరం అంటే అంటే చుట్టూరు గార్డెన్ కావాలి మధ్యలో ఒక ఇల్లు రావాలి సరిపోదు అండి ఇల్లు కొంచెం ఖాళీ ఖాళీగానే ఉండాలి గార్డెన్ వెయ్యాలి సరే అండి పెద్దగా అంటే ఆ పెద్దవే రావలండి రెండు బెడ్ రూమ్స్ కావాలి ఒక హాలు ఒక కిచెన్ ఒక దేవుడి గది రెండు అండి అవునండి హాల్ పెద్దది కావలి అండి పొడువుగానా అంటే ఎల్ షేప్ లో హాల్ కావాలి మాకు అవును ఎల్ షేప్ లోనే హాల్ కావాలి బెడ్ రూమ్ లేదు ఫస్ట్ బెడ్ రూమ్ ఫస్ట్ బెడ్ రూమ్ వేద్దాం కిచెన్ హాల్ లో ఎన్డింగ్ కూడా పెట్టవచ్చు కదా అంటే అంతేనండి ఇంగా కిచెన్ లో డిజైన్స్ అవన్నీ చెప్పాలా లేదా మీరు చూస్తారా అండి ఓకే నెట్ లో చూసి చెప్తానండి మీకు కిచెన్ లో కబోర్డ్స్ అవి కూడా చేయాలి సరే అండి